నమస్కారం మా చారిటీ డైవ్ ద్వారా దుస్తులు మరియు గృహోపకారణాలను సేకరిస్తున్నాము కొంతమంది విరాళం చేసిన ఉపయోగించలేని వస్తువులు కూడా ఉన్నాయి వాటిని సరైన రీతిలో తొలగించడానికి మీ సహాయం కావాలి ప్రత్యేక చెత్త సేకరణ కోసం వచ్చే సోమవారం లేదా మంగళవారం మీ టీం అందుబాటులో ఉంటే సంతోషం దయచేసి సమయం మరియు ప్రాసెస్ వివరాలు తెలియజేయండి